మన దేశంలో వాడే భాషల్లో తెలుగు చాలా ప్రత్యేకమైనది మరియు పుత పురాతనమైనది తెలుగును దక్షిణ భారతదేశంలో విరివిగా ఉపయోగిస్తారు దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తెలుగు ఉపయోగిస్తారు అందుకే వారిని తెలుగు రాష్ట్రాలు అని అంటారు ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా సైడు ఒక యాస ఉంటుంది చిత్తూరులో ఒక యాస ఉంటుంది నెల్లూరులో ఒక యాస ఉంటుంది రాయలసీమలో ఒక యాస ఉపయోగిస్తారు మరియు తెలంగాణలో ఒక యాసలో ఉంటాయి ఎన్ని యాసల్లో ఉన్న తెలుగు తెలుగ్గానే మాట్లాడుతారు మరియు తెలుగులో చాలా మంది కవులు చాలా రకాల రచనలు చేసారు భ్రమర పోతన మొల్ల తెలుగు రామాయణాలు ఎంతో ప్రత్యేకం తెలుగు పాటలు చాలా ప్రసిద్ధిగాంచినాయి తెలుగు శాతవాహనులు కాలం నాటినుంచే ఉంది అనని ప్రసిద్ధి తెలుగులో చాలా మంది పెద్ద పెద్ద పద్యాలు కవిత్వాలు అన్ని రాయడం జరిగింది తెలుగు మహాసభలు ఇప్పటికి జరుగుతూ ఉంటాయి మరియు తెలుగు అనేది తెలుగు సంస్కృతం అనేది చాలా పురాతనమైనది మరియు ప్రత్యేకమైనది తెలుగులో భాషలు